హిందూ వివాహపు సరైన గుర్తింపు కోసం మతాచారాలను పాటించడం ప్రధానం హిందూ వివాహం చెల్లుబాటు అవుటకు ఈ క్రింది ఉదాహరించిన పద్ధతిలో పాటించాలి వరుడు ఇరవై ఒక సంవత్సరాలు వధువు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఈ షరతును ఉల్లంఘిస్తే శిక్షాకరమైన నేరంగా పరిణ పరిగణింప పడుతుంది వధూవరులను గతంలోని వివాహమైన పక్షంలో వారి భర్త లేదా భార్య జీవించి ఉండరాదు లేదా అట్టి వివాహం అమలులో ఉండరాదు ఈ షరుతును భిన్నంగా జరిగిన ద్వితీయ వివాహానికి బహు బార భార్యతత్త్వంని నేరంగా పరిగణిస్తారు వధూవరులు ఇద్దరు వివాహానికి అనుమతి ఇవ్వగల మానసిక సామర్థ్యం కలిగి ఉండాలి మానసిక వైకల్యం వివాహానికి కాని సంతాన అభివృద్ధికి కాని ఆటంకం అవుతుంది వధూవరులు ఇద్దరు తరచూ మానసిక వైకల్యానికి లేదా ఎపిలేప్సి అనే మానసిక వ్యాధికి గురి అయ్యి ఉండరాదు వధూవరుల మధ్య నిషేధించబడిన స్థాయిలో బంధుత్వం ఉండరాదు అనగా ఒకరు వారి తల్లి నుండి మూడు తరాలు లేదా తండ్రి నుండి మూడు తరాలలో బాంధవ్యం కలిగి ఉండరాదు అలాగే వధూవరులకు సంపిండ బంధుత్వంలో ఒకే తరపు బంధువు పై స్థాయిలో ఉండరాదు సోదర సోదరీ పినతండ్రి పిన్నమామ మేనకోడలు కూతురు మేనత్త పినతల్లి మేనల్లుడు కుమారుడు సోదరులు సోదరి సంతానములు మధ్య వివాహం నిషేధింపబడినది ఎ వ్యక్తి అయినా తన సోదరుడు భార్యను విడాకులైన తర్వాత కూడా వివాహం ఆడరాదు